కాకినాడ జిల్లాలో కొన్ని ప్రభావంతమైన స్వయంసేవక సంఘాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఈ సంఘాల కారణంగా ఎంతోమంది ఎన్నో ఉపయోగాలు చెందుతున్నారు ఎంతో సహాయం పొందుతున్నారు ఉదాహరణకి పడాల చారిటబుల్ ట్రస్ట్ అనేది తెలియని వారు ఎవరు లేరు ఎందుకంటే ఈ ట్రస్ట్లో అతి ఎక్కువ సంఖ్య గల పిల్లలు మరియు వృద్ధులు ఉన్నారు ఇది కాకినాడలో అతి పెద్ద ట్రస్ట్ ఇక్కడ పసి పిల్లలు ఒక వందకు పైగా ఉన్నారు మరియు వృద్ధులు రెండు వందలు ఉన్నారు ఒక కాకినాడ పడాల చారిటబుల్ ట్రస్టు ఈ ఒక్క ట్రస్ట్లో ఇంతమంది ఉంటే కాకినాడ మొత్తం ఇలాంటివి పదిహేను ఉన్నాయి ఆ పదిహేనులో ఇంకెంత మంది ఉన్నారు కానీ వీళ్ళని పట్టించుకునే వారే ఉండరు ఇలాంటి సంఘాల కారణంగా వారికి ఎంతో సహాయం పొందుతున్నారు సామాజిక వ్యవస్థ మరియు సంస్థలు స్వచ్చంద సంస్థలు వీరికి ఎంతో సహాయం చేస్తున్నాయి మనుషుల కంటే ఈ సంఘాల కారణంగా వీరు ఎంతో సహాయం పొందుతున్నారు మరియు వృద్ధాశ్రమాలు పిల్లల సంరక్షణ దత్తత గృహాలు చాలా ఎక్కువ ఉన్నాయి అవి ఎక్కువైపోయాయి ఒక్క కాకినాడలో కాదు ఇతర ఊళ్ళలో మరియు గ్రామాలలో ఇవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి